ఇలా మా బాబుకి ఒక టూ డేస్ లీవ్ కావాలి మేడం మేము దాని కోసమే ఫోన్ చేసాము మేడం మా ఇంట్లో అర్జెంటుగా ఒక టూ డేస్ పండుగ ఉంది మా అబ్బాయికి లీవ్ కావాలి మేడం ప్లీజ్ ఏమి అనుకోకుండా మాకు లీవ్ ఇవ్వమని కాల్ చేసి అడుగుతన్నాను మేడం అదే మేడం మీరు చెప్పింది మా కోసమే కరెక్టే మేడం కానీ ఇప్పుడు అర్జెంటుగా ఇంట్లో పండుగ వచ్చింది కాబట్టి మేము అడుగుతున్నాము మళ్ళీ ఎప్పుడూ లీవ్ తీసుకోము ఇదే లాస్ట్ టైమ్ కొంచెం పండుగ కాబట్టి అర్జెంట్ ఉండడం వల్ల ఇలా స్కూలుకి పంపించలేకపోతున్నాము మీరు చెప్పేది అంతా మా కోసమే మంచి ఏ కాని ఇప్పుడు ఇది అవసరం కదా ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి అందుకోసం అనే ఇంత అర్జెంటుగా అడగవలసి వచ్చింది లేదు అంటే నేను కూడా లీవ్ ఏమీ అడుగకపోయేదాన్ని మేడం ఈ ఒక్కసారికి లీవ్ ఇవ్వండి